నమస్కారం నేను కెమెరాను ఉపయోగించి షాట్స్ కూడా షూట్ చేస్తాను అలాగే ఫోటోల కన్నా రీల్స్ అండ్ మరియు షాట్స్ కూడా షూట్ చేయడం ఎంతో సులభంగా అనిపించింది అలానే రీల్స్ మరియు షార్ట్స్ చేయడం వలన మన యొక్క ప్రతిభ ఏంటో తెలుస్తుంది ఎందులో మనకు ప్రాముఖ్యత ఉన్నదో తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది యూట్యూబ్ మరియు ఇంన్స్టాగ్రామ్ ఉపయోగించి రీల్స్ మరియు షాట్స్ చేసి అందులో అప్లోడ్ చేస్తున్నారు అందువలన వాళ్ళకి ఎంతో లాభం వస్తుంది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా కూడా అనిపించి అనిపిస్తుంది ఫోటోలు రీల్స్ రియల్గా చాలా విలువైనవి ఎందుకంటే రీల్స్ చేయడం చాలా సులువు అని నేను భావిస్తున్నాను అండ్ నా రీల్స్ నా స్నేహితులకు నా యొక్క బంధువులకు పంపుతాను ధన్యవాదాలు